నేను నైఫ్ని ఆర్డర్ చేసాను అవి నైవ్స్ అనేవి షార్ప్గా లేవు మళ్ళీ నేను నైవ్స్ ఒక కలర్ అనుకుంటే ఇంకొక కలర్ వచ్చాయి నేను మొత్తం మూడు కత్తులు ఆర్డర్ చేసాను చాక్సు చాక్స్ వచ్చేసి ఒకటేమో గ్రీన్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ బట్ ఆ క్రింద మనం హోల్డ్ చేసేది పట్టుకునేది కొంచెం విరిగిపోయినట్టు స్క్రాచెస్ అయి ఉంది అవి కట్ చేయడానికి అంతా సులభంగా లేవు కట్ చేస్తుంటే కూరగాయలు ఈజీగా కట్ అవ్వడం లేదు షార్ప్నెస్ అనేది లేవు కత్తులలో సో నీకు నాకు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చలేదు